నేనైతే బ్లూ హెవెన్ నిచి ఫౌండేషన్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవటం జరిగింది అదైతే చాలా బాగుంది అనుకున్నాను రివ్యూస్ అన్నీ చూసి కానీ నేనైతే వాడేటప్పుడు అదేమయిందంటే మన ఫేస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నా కూడా అక్కడక్కడా ప్యాచెస్లాగా కనిపిస్తుందనమాట నాకైతే అది అస్సలు నచ్చలేదు మొన్నా ఇలాగ మా తమ్ముడి పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళడం జరిగిందండి అక్కడైతే మేకప్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది కదా పెళ్లిళ్లికి కాబట్టి దీన్ని నేను ట్రై చేయాలని చెప్పేసి ఫస్ట్ నేను హ్యాండ్ మీద యూస్ చేసి అన్నీ చేసుకున్న తర్వాత అక్కడ బాగానే అనిపిచ్చింది కానీ ఫేస్ మీద ఎప్పుడైతే నేను పెట్టుకున్నానో అప్పటి నుంచి ఏంటంటే ఒక ప్లాస్టిక్కు కోటింగ్లాగా నాకు అనిపించింది అనమాట అస్సల మేకప్ అనేది సరిగా రాలేదు ఫస్టు వేసుకున్నప్పుడు బాగానే అనిపిచ్చింది గాని ఇలాగ ఎండలోకదీ వెళ్ళగానే కొంచెం చెమట పట్టినా కూడా అదంతా ఇలాగ కరిగిపోవటము ఇంకా ఫేస్ మీద కొంచెం అదే తెల్లతెల్లగా ప్యాచెస్ లాగా పడిపోయినట్టుగా ఒక డ్రామా ఆర్టిస్ట్లు వేసుకున్నట్టుగా నాకు అనిపించింది నాకైతే అదస్సలు నచ్చలేదు నేను అలాగ ముందుగానే ఇంట్లో ట్రై చేసుకొని వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం అది పడదు నాకది సెట్ అవదు అనిపించింది కానీ నా స్కిన్ టోన్కి సంబంధించిందే నేను అందులో తీసుకోవడం జరిగింది షేడు కానీ ఏంటంటే ఇది ఎక్స్ట్రా షేడ్గా మారిపోయిందనమాట నా స్కిన్ కన్నా కొంచెం ఎక్స్ట్రా షేడ్ అనమాట నా కలా కనిపిస్తుంది దాని వల్ల ఏంటంటే మొత్తం ఏదో వైట్గా ఒక పెయింట్ వేసుకున్నాటట్లుగా ఇదీ నాకు అలా కనిపిస్తుందనమాట ఇంకా ఫొటోస్లో అయితే చాలా దారుణంగా ఉంది నేను దాన్ని వేసుకుని నా మొబైల్లోనే ఫోటో తీసుకుని ఎలా ఉంటుందో అని చూస్తే అదస్సలా బాగా లేదండి చాలా తెల్లగా వైట్ పెయింట్ వేసుకున్నట్టుగా నాకు అనిపించింది చాలా వరస్ట్గా అనిపించింది వరస్ట్ ప్రోడక్టిది నేనెవ్వరికి సజెస్ట్ కూడా చేయలేదు ఈ బ్లూ హెవెనూ కాంపాక్ట్ అనేది కూడా నేను తీసుకోవటం జరిగింది అంటే ఇదేంటంటే ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ అనేది అప్లై చేయటంవల్ల అది కొంచెం ఎక్కువ టైం ఉంటుందనమాట ఇలాగా నేను తీసుకున్నాను కానీ ఏమైందంటే కాంపాక్ట్ కూడా సేము మనకి బాగాలేదనమాట అదేంటంటే ఫౌండేషన్ అప్లై చేసిన తరవాత ఇది అప్లై చేస్తే దీని షేడ్ వేరు దాని షేడ్ వేరు నేనసల నా షేడుకే నేను అది పెట్టుకున్నాను కానీ అదేమైందంటే వాడు తప్పిచ్చాడో ఏంటో తెలీదు మారిపోయిందనమాట ఇదేంటంటే ఒక్క షేడు డిఫరెంట్గా వచ్చింది కాంపాక్ట్ అనేది ఈ రెండు కూడా నాకు చాలా నచ్చలేదండి నాకేంటంటే దీని వల్ల డబ్బులు కూడా పోయాయి ఇది ఇది కొంచెం ఎక్కువ రేటే బ్రాండని చెప్పి తీసుకున్నాను కానీ అస్సల బాగాలేదు నేనైతే దీనికి చాలా వరస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తానండి